మాకు పెద్దపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి మన టాటా మ్యాజిక్సెస్ ఉంటాయి మన కార్స్ ఉంటాయి వెహికల్స్ అంటే అన్నీ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి అందరికీ అన్నీ ఉంటాయి కానీ ఇలా మాకు పోవడానికి జర్నీకి ఓకే ట్రైన్స్ ఉన్నాయి అన్నీ అవైలేబుల్ ఉన్నాయి మేము మంచిగా ప్రయాణం చేస్తాము మంచి చాలా బాగుంటుంది ఇలా మనం పెద్దపల్లి ఇక్కడ మన సబితం అన్నమాట సబితం నుంచి పెద్దపల్లి దాకా ఆటోకెళతాం ఆటోకి వెళ్ళి ఆటో నుంచి దిగి రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాము లేకపోతే బస్టాండ్ దగ్గరే బస్టాండ్లో దిగి బస్టాండ్ బస్సు ఎక్కుతాము రైల్వే స్టేషన్ కాడ రైల్వే స్టేషన్ ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి ఆటోకి నడుచుకుంటూ వెళ్ళి లేకపోతే ఆటో అయినా ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గర దిగి మేము అక్కడికి వెళతాము వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్ళి టికెట్ తీసుకొని ప్లాట్ఫారం టికెట్ మన ట్రైన్ టికెట్ తీసుకొని అది ఎక్కేసి మన సికింద్రాబాద్లో దిగుతాము దిగి మేము ఎక్కడికెళ్ళాలో ఇక అక్కడికెళ్ళి షాపింగ్ చేసుకొని ఇలా రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్ళి అంతా వెళ్ళి చాలా బాగా చేస్తాము చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తాము మన బస్సు అయితే బస్సు జర్నీ అంటే ఇప్పుడు మనం బస్సు ఎక్కితే ఇప్పుడు పెద్దపల్లి నుంచి కరీంనగర్ కరీంనగర్లో మంచి స్నాక్స్ తీసుకోవచ్చు సిద్దిపేటలో ఆగి సిద్దిపేటలో తీసుకోవచ్చు స్నాక్స్ మంచిగా కూల్ డ్రింక్స్ అవ్వచ్చు మళ్ళీ ధాబాలో ఆపుతారు బస్సు డ్రైవర్స్ చాలా బాగా ఆపుతారు నీటుగా ఉంటుంది నీటుగా తీసుకెళతారు నీటుగా తీసుకొస్తారు అంటే ఇప్పుడు మన ఇప్పుడు మళ్ళీ సిటీ ఎంట్రీ అయ్యాక ట్రాఫిక్ అయితే చాలా బాగుంటుంది అంటే జర్నీ అంటే ఏమీ అంత ఇబ్బంది ఉండదు బస్లో వెళితే ట్రైన్లో వెళ్ళిన అంతే ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది మళ్ళీ బస్సు ఎక్కాక పెద్దపల్లి నుంచి కరీంనగర్ దాకా ఫ్రీడం ఉంటుంది మళ్ళీ కరీంనగర్ నుంచి ఇంకా అక్కడ హైదరాబాద్ దాకా ఇంకా ఫ్రీడమ్ అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే మధ్యలో ధాబా దగ్గర ఆపుతాడు కదా అక్కడ మంచిగా టీ తాగొచ్చు మంచిగా టిఫిన్ చేయవచ్చు చాలా బాగుంటుంది అందుకే బస్సు జర్నీ ఓకే ట్రైన్ జర్నీ ఓకే ట్రైన్ ట్రైన్ జర్నీ అంటే ట్రైన్ జర్నీలోకి అమ్మడానికి వస్తుంది సమోసాలు ఛాయ్ బిస్కెట్ ప్యాకెట్స్ సమోసాస్ అన్నీ మంచిగా అన్నీ అమ్మడానికి వస్తాయి థమ్సప్స్ వస్తాయి వాటర్ బాటిల్స్ వస్తాయి టిఫిన్స్ వస్తాయి అన్నీ వస్తాయి చాలా బాగుంటుంది ఏం ఏం జర్నీ అయినా ఏం కాదు చాలా బాగుంటుంది ఈ జర్నీ విషయానికొస్తే చాలా ఎంజాయ్ జర్నీ